నాకు తెలిసిన చాలా మందికి వారికి కాలేజీ డిగ్రీలు ఉన్నాయి వారు తమకు తాము బాగా చేసారు అని అనుకుంటారు అని నేను అనుకుంటున్నాను కాలేజీ డిగ్రీలు వారికి మంచి ఉద్యోగాలు పొందడానికి మరియు వారి కెరీర్లో విజయం సాధించడానికి సహాయపడ్డాయి నాకు తెలిసిన ఒక వ్యక్తి శ్రీనివాస్ అతను ఒక డాక్టర్ అతను తన కాలేజీ చదువును చాలా ఉపయోగకరంగా ఉందని మరియు అది అతనికి ఒక మంచి వృత్తిని పొందడంలో సహాయపడింది అని అతను అనుకుంటున్నాడు అతను తన కాలేజీలో ఉన్న సమయంలో అతను నేర్చుకున్న విషయాలు అతనికి రోజూవారి వృత్తి జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉన్నాయి అని అతను చెప్పాడు నాకు తెలిసిన మరొక వ్యక్తి సుజాత అతను ఒక ఇంజనీర్ అతను కూడా తన కాలేజీ చదువు చాలా ఉపయోగకరంగా ఉంది అని మరియు అది అతనికి ఒక మంచి ఉద్యోగాన్ని పొందడంలో సహాయపడింది అని అతను అనుకుంటున్నాడు అతను తన కాలేజీ ఉన్న సమయంలో తను నేర్చుకున్న విషయాలు అతనికి తన ఉద్యోగం విజయం సాధించడంలో సహాయపడ్డాయి అని అతను చెప్పాడు అయితే కాలేజీ డిగ్రీలు అన్ని వ్యక్తులకు అవసరం కాదు కొంతమంది ప్రజలు కాలేజీకి వెళ్ళకుండా విజయవంతమైన జీవితాన్ని గడుపగలరు అయితే కాలేజీ డిగ్రీలు చాలా మందికి ఉద్యోగ మార్కెట్లో మెరుగైన అవకాశాలు అందిస్తాయి